ఈ కాలం పిల్లలు కానీ పెద్దలు కానీ తెలుగు భాష పై సంస్కృతం లేదా ఇంగ్లీష్ వంటి వేరే భాషలను ఎంచుకుంటున్నారు ఎందుకంటే వేరే దేశాలకు వెళ్లేటప్పుడు మనకి బాగా ఉపయోగపడే భాష ఏది అంటే ఇంగ్లీష్ ఆంగ్లము అది ఏంటి ఎందుకు అంత ఉపయోగకరం అంటే అక్కడ వాడే భాష ఏదైతే ఉందో అదంతా వాళ్ళందరూ ఆంగ్లంలోనే మాట్లాడుతారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో మాత్రమే మన తెలుగు భాష ఉపయోగంలో ఉంది తరువాత ఈ తెలుగు భాష అనేది చాలా మెరుగులోకి రావాలి అంటే పిల్లలు పెద్దలు చాలా సం చేయాలి ఇంగ్లీష్ కాని సంస్కృతం కాని మన తెలుగు భాషపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి ఈ భాషల వల్ల మన తెలుగు తెలుగు భాషపై ఉండే సం సభ్యత పోతుంది తెలుగు భాష మీద ఉండే చాలా అణాత్మిక హర్షాలు అన్ని పోతున్నాయి తెలుగు భాష అనేది చాలా మంచి భాష ఈ భాషకు ఉండే పేరు దృఢత్వం అన్ని పోతున్నాయి దీనివల్ల ఏంటి అంటే మనకి రాబోయే తరాల వాళ్ళు కూడా అసలు తెలుగు అంటే ఏంటి అనే స్థితికి వచ్చేలా ఉన్నది తెలుగు భాషపై సంస్కృతం లేదా ఇంగ్లీషు వంటి వేరే భాషలు ప్రభావం చాలా చూపిస్తున్నాయి దీనివల్ల ఏంటి అంటే తెలుగు భాష అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ కాలం పిల్లలకి తెలుగు అనేది మొట్టమొదటి భాషగా ఉంచాలి అని నా అభిప్రాయం